ప్రస్తుత దేశంలో ఉన్న వై ఆసుపత్రి వైద్యసేవలపై ఎంతో మంచిగా ఉన్నాయి ప్ర ప్రజలకు అందుబాటులో ఉన్నాయి దేశ ప్రభుత్వం వైద్యరంగంలో చాలా అభివృద్ధి చేసింది మునపటితో పోలిస్తే మునపటి రోజుల్లో వైధ్యం అందరికీ అందుబాటులో లేకుండే చాలామంది చాలా దూరం వెళ్లాల్సి అవసరం ఉండేది ఆసుపత్రి కోసం వైద్యసేవల కోసం కాని ప్రస్తుతం గత పది ఇరవై సంవత్సరాల నుండి దేశంలో వైద్య సమస్య వైద్య సేవలు ప్రజలందరికీ చాలా మట్టుకు అందుబాటులో ఉన్నాయయి కాని కో ఇంకా కొన్ని మారుమూల ప్రాంతంలో వైద్యసేవలు చాలా ఇంకా అందుబాటులోకి రావలసి ప్రజలు ఏ ఎందరో ప్రజలపై వైద్యం వైద్యం అనేది చాలా అవసరం ప్రస్తుత కాలంలో ప్రజలు అనేక వైద్య అనేక ఆరోగ్య సమస్యలుతో బాధపడుతున్నారు కాబట్టి ప్రజలందరికీ వైద్య సేవ అనేది ఎంతో అవసరం దేశంలో ఇప్పటి ప్రస్తుతం చాలా నగరాలలో అనేక పెద్ద పెద్ద వైద్య ఆసు ఆసుపత్రులు ఉన్నాయి అనేక రకాల వైద్య సేవలు ఇస్తున్నారు కాని చాలా ఎక్కువ డబ్బు అడుగు వసూలలు చేస్తున్నారు పెద్ద పెద్ద చికిత్సల కోసం సో ప్రభుత్వం దాటిపై దృష్టి పెట్టాలి అనేక రకాల వైద్య సేవలను కూడా సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి మంచి ధరలు వచ్చేలాగా చూసుకోవాలి కోవిడ్ కోవిడ్ సమయంలో చాలా మట్టుకు అందరూ ఇంట్లో ఇంట్లల్లో ఉన్నారు ఆ సమయంలో చాలామంది ప్రపంచం మొత్తంలో ఉన్న జనాలు ఎంతో ఇబ్బందులు పడ్డారు చాలా మట్టుకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు దానివల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు కోవిడ్ వల్ల కాని వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల చాలా మట్టుకు కోవిడ్ సమస్య తగ్గింది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి కోవిడ్ అనే మహమ్మారి అంతగా ఏమిలేదు కాని అప్పుడప్పుడు కొన్ని కొన్ని చోట్ల వస్తున్నాయి కేసులు ఇప్పుడు ఇప్పుడు మాత్రం అందరం ఆ దేశంలో ఉన్న చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి అంత ఇబ్బంది ఎం లేదు కో కోవిడ్ వచ్చినా వ్యాక్సిన్ రావడం మన ఉద్ ఉద్దేశం రావటం ఎంతో మన దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చింది మనమెంతో గౌరవంగా భావించాలి అది కూడా మన హైదరాబాదుతో వ్యాక్సిన్ ప్రపంచం మొత్తానికి త పంపించారు దానివల్ల మనమెంతో గౌరవంగా భావించాలి మా ప్రాంతం వచ్చేసరికి ఆరోగ్య సేవ ఆరోగ్య సంరక్షణ పొందడానికి ఆసు ప్రభుత్వం హాస్పిటల్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడ చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది చాలా మట్టుకు చాలా మటుకు చిన్న చిన్న సమస్యలు ఎం వచ్చినా జ్వరం దగ్గు వంటివి వచ్చినా కూడా ప్రజలందరూ ఆ చిన్న ఆసుపత్రికో హాస్పిటల్కో వెళుతున్నారు ఏమైనా పెద్ద పెద్దా సమస్య వచ్చినప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళుతున్నారు కాని పెద్ద హాస్పిటల్ కొంచెం చాలా మట్టుకు సౌకర్యాలు అంత ఎం అంత మంచిగా ఏమిలేవు ప్రభుత్వం దాన్నే దృష్టిలో తీసుకుని సం ప్రజలు పడుతున్న సమస్యలకు పరిష్కారం గురించి ఆలో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్లో చాలా మందికి చాలామంది సమస్యలు పడుతున్నారు వాటికి ప్రజలు ప్రభుత్వం వాళ్ళకి ఏ ఏ సమస్యలు పడుతున్నా వాటికి పరిష్కారం చూపించాలి అలాగే మంచి సౌకర్యాలు కూడా కల్పించాలి చాలా మట్టుకు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు మంచిగా ఉండవు ప్రభుత్వం ఒక ముందుగా ప్రభుత్వ అవసరాలను మంచిగా తీర్చిదిద్దాలి అన్నీ స సౌకర్యాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్ వ తగట్టు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అన్నీ సౌకర్యాలు పెట్టాలి దినివల్ల అప్పుడు ప్రజలందరూ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే వచ్చే పెరుగుతారు వచ్చే సంఖ్య పెరుగుతుంది ప్రజలందరూ కూడా అప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్కే వస్తారు ప్రైవేట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే ఇలా మన ప్రజెంట్ ప్రస్తుత వైద్ వైద్య మరియు ఆసుపత్రి వైద్యరంగంలో మన దేశం మెరుగ్గానే ఉంది ప్రపంచంతో పోలిస్తే వేరే దేశాలతో పోలిస్తే ఇంకా ఇంకొంచెం మెరుగుపరిస్తే అందరికి వైద్యం అనేది చాలా తక్కువ ధరలో ఉంటే ఇంకా మంచిగా మేలు జరుగుతుంది ప్రజలందరికీ దేశం మొత్తములో ప్రజా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మంచిగానే తీసుకుంటుంది వైద్య వైద్యరంగానికి కావలసిన నిధులు కాని నిపుణులు కాని మంచిగా సప్లయ్ చేస్తున్నారు అలాగని ఇంకా ముందు ముందు కూడా ఇంకా మెరుగైన వైద్య నిపుణలను మరియు మందులను ట్యాబ్లెట్స్ అనేక ట్యాబ్లెట్స్ను ఇంకా ఎక్కువ సప్లయ్ చేయాలని కోరుకుంటున్నాను